నా ఇంట్లో నేను ఒక పార్టీని నిర్వహిస్తున్నాను మరియు నాకు ఆ పార్టీకి సరిపడ నీళ్ళు తక్కువగా ఉందని తెలిసి ఆ విషయాన్ని గ్రహించి నా ఇంట్లో పార్టీ కోసం నీటి ట్యాంకర్ పంపిణీని షెడ్యూల్ చేయడానికి నీటి అధికారిని సంప్రదించాను అధికారి గారు మా ఇంట్లో ఒక పార్టీ ఏర్పాటు చేసుకున్నాను కానీ మాకు నీటి కొరత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వచ్చిన వాళ్ళకు భోజనం తయారు చేయడానికి కానీ భోజన సమయంలో కానీ నీరు చాలా అవసరం కానీ మాకు నీటి కొరత ఉంది అలాగే ఇతర అవసరాలకు కూడా నీరు చాలా ముఖ్యం అందుకే మేము మిమ్మల్ని సంప్రదించాము మా పార్టీ వివరాలు ఆర్ఎస్ రోడ్డు దగ్గర ధర్మాపేట కర్నూలు పదిహేడవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై ఐదవ తేదీన జరుగుతుంది సమయం సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు జరుగుతుంది కాబట్టి మాకు సరిపడా నీటి పరిమాణం అందించగలరని కోరుతున్నాము అలాగే మా పార్టీకి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాము మా పైన దయవంచి మాకు నీరు సహాయం చేయగలని కోరుచున్నాము మా చిరునామా ఆర్ఎస్ రోడ్ దగ్గర ధర్మాపేట కర్నూల్